సో కెమెరాతో రీల్స్ షార్ట్స్ తీస్తారా అంటే రీల్స్ అనేవి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి షార్ట్స్ వచ్చేసి యూట్యూబ్కి సంబంధించి సో వీటికి మామూలుగా మనం తీసుకునే ఫోటోకి తేడా ఏంటి అంటే ఫోటోలో ఓన్లీ మనం ఫోటో అంటే జస్ట్ ఫోటో మాత్రమే తీసుకుంటాము అంటే దాంట్లో కదలికలు కానీ అలాంటివి యేవి ఉండవు కానీ రీల్స్ షార్ట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళు ఏదో ఒక దాన్ని తీసి ఉంటే ఏదో ఒక కంటెంట్ తీసుకోని దాన్ని వాళ్ళు వీడియో రూపంలో చేసి దాన్ని అప్లోడ్ చేయడం అప్లోడ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తే దాన్ని ఏమో రీల్స్ అంటారు అదే యూట్యూబ్లో దాన్ని అప్లోడ్ చేస్తే దాన్ని షార్ట్స్ అంటారు సో రెండిటికీ మధ్య తేడా ఏంటి అంటే ఫోటో అంటే ఓన్లీ ఫోటో మాత్రమే దాంట్లో కదలికలు అలాంటివి యేవీ ఉండవు కానీ ఈ రీల్స్ షార్ట్స్ అనేసరికి వచ్చేసరికి ఏంటి అంటే కదలికలు ఉంటాయి నెక్స్ట్ దాంట్లో డాన్సర్స్ ఉంటాయి లేకపోతే కొంతమంది ఏదైనా ప్లేస్ని లేకపోతే కొన్ని వంట వండే షార్ట్స్ ఇలాంటి ఇలాంటివి అన్నీ ఉంటాయి అనమాట రీల్స్కి షార్ట్స్ నేను అయితే ప్రస్తుతానికి నేను ఇప్పటి వరకు ఎప్పుడూ రీల్స్ చేయలేదు నాదీ అయితే ఫొటోస్ మాత్రం మామూలుగా కుటుంబంతో దగ్గర వాళ్ళతో ఫొటోస్ అయితే తీసుకుంటాను కానీ రీల్స్ షార్ట్స్ అనేది నేను ఇంకేమి తీయలేదు తీయాలనుకోవట్లేదు కూడా ఎందుకంటే ఏదైనా కంటెంట్ అది

మనుషులు నటిస్తాను అంటే సేమ్ ఒక చిన్న నటన లాంటిది ఫోటోలో వచ్చి జస్ట్ మాత్రం ఆ మనిషి అలా నిలుచుంటాడు ఆ ఫోటో తీసుకుంటారు అంతే తేడా